హలో స్కిన్ స్కిన్ టోన్ కోసమే కావాలి మ్యాడమ్ నాకు మొత్తం పింపుల్స్లా వచ్చేస్తున్నాయి నాకు ఫేస్ అంతా ఇప్పటి వరకు అసల నాకు అసల నాకు పింపుల్స్ అన్నవే అసలు లేవు ఎప్పుడూ కూడా రాలేదండి నిజంగా చెప్తున్నాను ఈ ఎండలు స్టార్ట్ అయినాయి ఏంటో వన్ మంత్ నుంచి వచ్చేస్తే అవేంటంటే కొంచెం నిక్కబొడిచి ఇలా ఉంటన్నాయి మాట చిన్న చిన్నవి వస్తన్నాయి ఏంటిదిరా అని శుభ్రంగా దురదలా వస్తుంది అని చెప్పి ఇలా మొత్తం ఇలా అనేసాను గోకేస్తే మొత్తమంతా స్ప్రెడ్ అయిపోయినట్టు అయిపోయి మొత్తం గడ్డాలు నుంచి మొత్తం ఇదంతా మొత్తమంతా స్ప్రెడ్ అయిపోయి అలా వచ్చే అవి చర్మమంతా గ నేను ఏ క్రీమ్ నేను ఏ ఫెయిర్ అండ్ లవ్లీ తప్ప నేను ఏ క్రీమ్ కూడా ఇప్పుడికొచ్చి వాడలేదండి నేను ఎప్పుడు ఫెయిర్ అండ్ ఇప్పుడు గ్లో అండ్ లవ్లీ అదొక్కటే వాడుతున్నాను నేనేం చేసానంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ముందు మాత్రం స్క్రబ్ వాడానండి వాల్నట్ స్క్రబ్ స్క్రబ్ చేసుకున్నాను అది అవ్వలే నేనప్పుడూ త్రీ మంత్స్ అలా అవుతుందండి మళ్ళీ మధ్యలో వాడనేలేదు అసలు మళ్ళీను అది టూ మంత్స్ నుంచే వన్ మంత్ నుంచి మళ్ళీ వాడలేదు అలా వదిలేసాను అవునా మళ్ళీ వాడలేదు అయితే అంటే మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారా క్రీము నాకు నాకు అవైలబుల్ ఉంటాయా అవి ఆర్డర్ పెడతాను నెక్స్ట్ ట్యాన్ రిమూవ్ అవ్వడానికి కూడా చెప్పండి నెక్ అంతా నెక్ కొంచెం ట్యాన్ వచ్చేస్తుంది ఉందా నెక్ అండర్ఆమ్స్ ట్యాన్

ఇప్పుడు మరి కింద నుంచి పైకి చెయ్యాలి అంతేనా అంటే ఇప్పుడు ఆ స్క్రబ్ వాడొచ్చు అంటారా ఇంక అది వాడొద్దు ఇంక వదిలేయి వాడకుండా వదిలేయమంటారా అవునా మ్యామ్

అవును

నేను వైట్గా ఉంటానండి అది ఏం చేసినా మరి రెడ్గా వచ్చేస్తుంది ఓకే నాది ఆయిలీ స్కిన్నేనండి ఎక్కడ మ్యాడమ్ అడ్రస్సు నాకు ఫోన్ నెంబర్ నాకు అడ్రస్ నాకు నాకీ నెంబర్కి వాట్సప్ చేయండి కొంచెం అవైలబుల్గా దగ్గరలో ఉంటే నేను ఆర్డర్ పెట్టుకుంటాను మరి మాకు లాంగ్ అయిపోతుంది కదా మళ్ళీ ఓకే ఓకే ఓకే అండి నాకు అదే కావాలి ఓకే ఓకే తప్పకుండా బాగుంటే మాత్రం మా ఇంటి దగ్గర అందరికీ కూడా సజెస్ట్ చేస్తాను నాకు తగ్గితే ఓకే ఓకే ఓకే మ్యాడమ్